హలో నమస్తే నమస్తే నమస్తే పెయింటరే అన్నా నేను ఓకే అవునవును ట్వంటీ లీటరా

ఇప్పుడు మన కలర్ కలిపిన తర్వాత ఏమవుతుందంటే గోడలకి వేస్తాం కదా ఇప్పుడు ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉందనుకో ఫర్ సపోజ్ కిచెన్లో ఆ కిచెన్ గోడకు ఫ్రిడ్జ్ ఉంటుంది అయితే మనం ఏం చేయాలి జరపాలి ఇటు జరిపి అంటే పెయింట్ అన్నది వేస్తూంటే పడుతుంది మనకాడ పడకుండా పెట్టుకుంటే బయట పెట్టాలి లేకుంటే కొంచెం సైడ్కి అనాలి జాగ్రత్తగా ఏపీయాలి దాన్ని రెండు రెండు రెండు బ్రషు రూలర్ రెండు ఉంటాయి మూలలల్లో బ్రష్తోని వేస్తాం అన్నట్టు మూలలకు రూలర్ పోదు కదా ఇట్లా అట్లాంటి దానిలో మనం బ్రష్ అన్నది యూజ్ చేస్తాం అన్నట్టు టాప్కేసినప్పుడు ఏంటంటే అది టాపు కాబట్టి మనం వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంచాలి తక్కువుంచి ఇప్పుడు మనకి బాగా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయనుకో ఫర్ సపోస్ ఫ్రిడ్జ్ ఉంది దానిమీద పడద్దు ఎందుకంటే చూడడానికే బాగుండదు టీవీ ఉంటుంది కాస్ట్లీ టీవీ దానిపైన ఏం చెయ్యాలంటే ఏదైనా కప్పాలి వీలైతే తియ్యాలి తీసి బయట పెట్టాలి అట్లా చెయ్యాలి నీకు బాగా ఇంటి నిండా సామాను అవును దాన్నేం చెయ్యాలంటే ఫస్ట్ వాటర్ కొట్టాలి కొన్ని వాటర్ కొట్టినామ లేదు లేదు కింద ఇప్పుడు మన గచ్చు పాలరాయి అన్నారు కదా కింద అయితే ఏం చెయ్యాలంటే యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద అది క్లాత్ వెయ్యాలి కానీ అంత పెద్ద ఉండదు కాబట్టి మనం వాటర్ పెట్టినామనుకో బయటకి పోకుండా కొన్ని అలా స్టోర్ అయ్యి ఉంటాయిగా వాటర్ డ్రాప్స్ పడ్డా కానీ అందులోనే ఉంటుందన్నట్టు అంటే గచ్చుకి అతకకుండా ఇప్పుడు వాటర్ల పెయింట్ కొంచెం వాటర్లో పోతే ఎట్లవుతుంది మొత్తం ఇట్లా పెయింట్ లెక్క ఏముండదు కదా కరిగిపోతుంది కదా అట్లవుతుంది తర్వాత బయటికి తీసుకుని అది వెళ్ళిపోతుంది మీకు గచ్చు మీద మరకలేమీ ఉండదు క్లీన్ అయిపోతుందన్నట్టు అందులో పెయింట్ పడుడుతోనే మొత్తం కరిగిపోతుంది కదా ఇక మీరు అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఉండాల మాకు దగ్గరలో ఎందుకంటే మేము జరపమన్నప్పుడు జరపాలి ఎందుకంటే దానికి ఏం తాకీయకుండా ఇప్పుడు టీవీ ఉన్నది ఇప్పుడు కట్టెతోనిడ్డం కదా కట్టే టీవీకి తగిలిందంటే ఫటెల్మని పగిలిపోతుంది అట్లే కాబట్టి ఇక మీరు అందుబాటులో ఉండి ఓకే ఓకే అండి త్యాంక్ యూ